హలో సార్ నమస్తే సార్ ఇది సెల్వం సూపర్ మార్కెట్టు ఏం కావాలి సార్ మీకు ఓకే చెప్పండి సార్ ఓకే మన డోర్ డెలివరీ కూడా ఉంది సార్ మన ఆప్షన్లో లేదు లేదు సార్ మీరు ఏం కావాలో చెప్పండి ఆఫ్లైనే మనది మీరు ఆర్డర్ మీరు ఆర్డర్ చెప్పినారంటే అది మేము ప్యాక్ చేసుకొని మీకు డోర్ డెలివరీ చేస్తాము అడ్రస్ ఇచ్చినారంటే ఆ సరే ఏమేమి కావాలి ఏమేమి కావాలి చెప్పండి సార్ సోనా మసూర బియ్యము ఒక కేజీ బెల్లము రెండు కేజీలు చక్కర ఐదు కేజీలు బియ్యం పి బియ్యం పిండి ఉంది సార్ చెప్పండి సార్ మైదా పిండి హాఫ్ కేజీ శనగ పిండి ఏమొద్దా ఓకే ఆయిల్ ఆయిల్ చెప్పండి ఆయిల్ నూని నూనె నూనె సన్ ఫ్లవర్ ఆయిల్ సార్ ఓకే సార్ ఉంది ఉంది సార్ టు లీటర్ టు లీటర్స్ సార్ ఒక్క నిమిషం ఇంకేం కావాలి సార్ ఇంకేమన్నా కావాలా అది చర్చి స్ట్రీట్లో ఉంది మాది సెల్వం సూపర్ మార్కెటు ఓకే అవసరమా మాదొకటే ఉండేది సెల్వం సూపర్ మార్కెటు సార్ ఇప్పుడు మొత్తం టోటల్ సార్ ఇప్పుడు థౌసండ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అయ్యింది మీరు లేదు సార్ లేదు సార్ థౌసండ్ త్రీ హండ్రెడ్ వచ్చి అయ్యింది సార్ ఇది అట్టంతా ఏం రాదు హోల్ సేలు ఇది హోల్ సేలు సూపర్ మార్కెట్ కాబట్టి మీకు అన్నీ డిస్ డిస్ డిస్కౌంట్ చేసి ఇచ్చినాము థౌ థౌసండ్ త్రీ ఓకే అన్నీ డిస్కౌంటే ప్రతి ఒక్క ప్రైజ్ మీద మనం డిస్కౌంట్ చేసి ఇస్తాము మన డె డెలివరీ ఫ్రీ డెలివరీ ఫ్రీ ఓకే సార్ ఓకే చెప్పండి సార్ చిత్తూ చిత్తూర్ కొంగారెడ్డి పల్లి ఓకే వినయ్నగర్ కాలనీ టూ డ్యాష్ వన్ నాట్ ఫోర్ మొబైల్ మొబైల్ నెంబర్ సార్ ఓకే నూట నాలుగు తొమ్మిది ఏడు నాలుగు సున్నా ఎనిమిది ఎనిమిది రెండు మూడు నాలుగు తొమ్మిది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మీరు మా సూపర్ మార్కెట్లో పర్చేజ్ చేసినందుకు చాలా సంతోషం ఒక ఫా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది ఓకే ఓకే థ్యాంక్ యూ